నాకు వార్తాపత్రిక భాష నచ్చుతుంది అది ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుంది సమాచారాన్ని స్పష్టంగా సంక్షిప్తంగా అందించడానికి ప్రయత్నిస్తుంది నాకు తెలుగులో వార్తాపత్రికలు చదవడం అలవాటు వార్తాపత్రిక భాష గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒకటి స్పష్టత మరియు సంక్షిప్తత వార్తాపత్రిక భాష ముఖ్యంగా సమాచారాన్ని త్వరగా మరియు స్పష్టంగా అందించడానికి రూపొందించబడుతుంది కాబట్టి పదాలు సరళంగా ఉంటాయి మరియు వాక్యాలు సంక్షిప్తంగా ఉంటాయి అంతకుముందు మరియు ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించిన భాష మధ్య చాలా తేడాలు ఉన్నాయి అందులో ఒకటి శైలిలో మార్పు ముందు వార్తాపత్రిక భాష చాలా ఫార్మల్గా ప్రామాణికంగా ఉండేది క్లిష్టమైన పదాలు మరియు పెద్ద వాక్యాలు ఉపయోగించేవారు ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో భాష మరింత సరళంగా అనధికారికంగా మారింది